ఆ చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి మీరు య ఓకే అవునండి హాట్ చిల్లీస్ మన కారం కారంకి సంబంధించి కారంపొడికి రెడ్ చిల్లీస్ బాగా మాకు ఆంధ్రప్రదేశ్ని హాట్ చిల్లీస్ పేరుతో కూడా పిలుస్తారు ల్యాండ్ ఆఫ్ చిల్లీస్ అని అంటే మీరు మార్కెట్ గోడౌన్ లోకి తీసుకెళ్దాం తీసుకెళ్దాం అనుకుంటున్నారా సేల్ చేయడానికి ఓకే ఎన్ని క్వింటాల్ సరుకు పడతాయండి మీకు అంటే ఇన్ని క్వింటాల్స్ మేము తీసుకెళ్తామంటే మేం దానికి తగ్గట్టుగా లోకేషన్ అంటే ఆ మార్కెట్ కి మిమ్మల్ని ఎక్కువ అవైలబుల్ గా ఉన్న దగ్గరికి తీసుకెళ్తామన్నట్టు అందుకోసమని ఒక టూ త్రీ క్వింటాల్స్ దాకా తీసుకుంటారా అయితే ఇక్కడ ఈ దగ్గర్లోనే ఉంటుందండి మా ట్రావెల్స్ కి మీరు ఎప్పుడు అంటే మీరూ బయలుదేరుతున్నారా లేకపోతే రీచ్ అయ్యారా మాకు దగ్గర్లో ఉన్నారా మా ట్రావెల్స్ కి అంటే మేము వాళ్ళకి అలా కాదండి ఎందుకంటే మీరు వచ్చి మాట్లాడాలి మీరు వచ్చి మాట్లాడేసి లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయండి అనంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళతోటి మాట్లాడి రేటు అదిఇది అంతా మాట్లాడుకొని మీకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చేస్తారు మీరు అమౌంట్ అనేది పే చేసుకుంటే ఆ బా రోజులుంటాయండి చాలా మంచి ఎండకు ఆ ఆరేసి వాటిని ఉంచుతారు కాబట్టి మీకు దాదాపుగా ఒక టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటాయి సూపర్బ్ క్వాలిటీ ఉంటుంది అంటే మీకు కారం ఎక్కువలో కావాలంటే ఎక్కువలో ఉంటుంది మీడియంలో కావాలంటే మీడియంలో ఉంటాయి తక్కువ కారం కలర్ ఎక్కువ కనిపిచ్చే విధంగా కావాలన్నా కూడా అలా కూడా అవైలబుల్ లో ఉంటాయి మార్కెట్ కి వస్తే మీకు ఆ అక్కడ వచ్చేసి అన్ని అవైలబుల్ గా ఉంటాయి మీరు మిమ్మల్ని తీసుకెళ్తాము మీరు మా ట్రావెల్ ఏజెన్సీ మీకు ఈ నెంబర్ ఎక్కడైతే ఇచ్చారో ఆ లోకేషన్ కి రండి ఆ లోకేషన్ కి వస్తే మేము మిమల్నిఎగ్జాక్టు గా ఆ మార్కెట్ కి తీసుకెళ్ళగలుగుతాం తీసుకెళ్ళి మీరు ప్రతిదీ చేసి టెస్ట్ చేస్తే మళ్ళీ మా ట్రా ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే మీ మీ దగ్గరికి రీచ్ చేసే బాధ్యత కూడా మేము తీసుకోగలుగుతామండి ఓన్లీ ఈ హాట్ రెడ్ మిర్చి ఆ అవునండి మేము చెప్పిన మార్కెట్ వచ్చేసి ఓన్లీ రెడ్ మిర్చి దే ఓకే అండి మీరైతే ఇప్పుడు మా కాల్ చేసిన ట్రావెల్ ఏజెన్సీ ఉంది కదా మా దగ్గరికి రండి ఇప్పుడు మేము మీతో గైడ్ ను పంపిస్తాము మేము గైడే మా మేమే రావాలంటే మేము కూడా వస్తాము మీ దగ్గరికి వచ్చి మిమల్నిఆ మార్కెట్ కి తీసుకెళ్ళి చిల్లీస్ చూపించేసి మీకు ఆ మీరు ఎక్కడికైతే తీసుకెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు పంపిచ్చే సౌకర్యం చేస్తామండి ఓకేనా ఓకే అండి